వీరబాబు ఎల్లమ్మ అనేది లెజండరీ హీరో వీరబాబు మరియు ఎల్లమ్మపై అతని ప్రేమ గురించి జానపద పాట ఇది పండుగలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో పాడే ప్రసిద్ధ పాట నానమ్మ అనే జానపదగీతం యుద్ధానికి వెళ్ళిన ప్రియుడికోసం తహ తహలాడుతున్న యువతీ స్త్రీ ఒంటరి తనాన్ని హృదయ విధారకాన్ని తెలిపే విషాద గీతం ఇది గంగ పెద్ద అనే జానపద గీతం జీవనోపాధికోసం కష్టపడుతున్న రైతు గురించి రైతులపై జరుగుతున్న దోపిడీ గురించి నిరసనగా సాగే పాట ఇది పశ్చిమ గోదావరి ప్రాంతంలో అనేక జానపద పాటలకు ఇవి కొన్ని ఉదాహరణాలు మాత్రమే జానపద పాటలు ఆంద్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం మరియు ప్రజలు తమ సంతోషం దుఃఖం ఆశలు మరియు భయాలను వ్యక్తీ వ్యక్తీకరించడానికి ఒక మార్గం